మనం రోజు వాడే భాషల్లో జాతీయాలు చాలా భిన్నమైనవి మనం రోజు వాడుకునే వాడుక భాషల్లో ఇవి అందులో ఒక భాగం జాతీయాలు మనం చిన్న చిన్న పదాల్లో కూడా ఉపయోగిస్తాము జాతీయాలంటే ఏం లేదు మనం వాడుకునే భాషల్లో మాట్లాడేదాన్నే జాతీయ పదాలు అంటారు